నమస్కారం చెప్పండి ఈ రూమ్ అంతా చాలా అగ్లీ గా ఉందండి చూడ్డానికి ఇక్కడ తుడవకుండా ఇక్కడ అన్ని పడేసి చెత్త చెత్తగా ఉందండి ఒకసారి వచ్చి మీరు క్లీన్ చేయాలి సార్ మాకు ఇయ్యండి ఈ చ ఎంత వీలైతే అంత త్వరగా పంపించడానికి ప్రయత్నించండి ఇక్కడ ఎలకలు కట్ట తిరుగుతున్నాయి ఆలర్ అలానే వచ్చినప్పుడు ఒక టూ డ్రింక్స్ ఒక కోకో కోల డ్రింక్ ఒక పెప్సి డ్రింక్ అండ్ మా మరియు ఒక స్వీట్ కార్న్ పంపించండి యాన్వొ వచ్చినప్పుడు ఇంకొక ఇంకొకటి చెప్పాలా స

సరే ఎంత వి సార్ ఎంత వీలు పడితే అంత త్వరగా తెప్పించండి మొక్క జొన్న కొత్తులు ఒక టూ తెప్పించండి అది మరియు టి లంచ్ మధ్యాహ్నం భోజనానికి పప్పు చారు పప్పు చారు అవునండి బట్ ఇక్కడ పైకి తీసుకురవడానికి కుల్ పైకి తీసుకురవడానికి సరేనండి ఎక్స్ట్రా చార్జ్ అంటే ఎంత పడుతుంది అండి పర్లేదు ఎక్స్ట్రా చార్జ్ అయిన పర్లేదు మీరు పైకి పంపించండి అన్ ఈ చెప్పండి వీలైనంత త్వరగా రూమ్ శుభ్రపరచడానికి పంపించండి అందులో రూమ్ స్ప్రే కూడా పంపించండి రూమ్ స్ప్రే జాస్మిన్ ఫ్లేవర్ పంపించండి

అండ్ ఇ ఈవినింగ్ కి డిన్నర్ డిన్నర్ కూడా మీరు ఫుడ్ ని పైకి తీసుకురావాల్సి ఉంటుంది దానికి మె దానికి ఆర్డర్ మేము పర్టికులర్ గా తయారు చేసి మీకు చెప్ చెప్పడం జరుగుతుంది

సరే వీలైనంత త్వరగా ముందు రూమ్ ని పరిశుభ్రపరుచండి ఇదీ చూడ్డానికి చాలా కన్వినెంట్ గా లేదు సార్ థ్యాంక్ యూ